హలో మేడం అవును మేడం చెప్పండి ఓకే మేడం మేడం మా దగ్గర చాలా కలర్స్ ఉంటాయి మేడం రెడ్ ఎల్లో వైట్ మీకు ఏ కలర్ కావాలో మీరు అవి చెప్పండి మేడం మేము తప్పిస్తాం మీ మీ ఆర్డర్ని బట్టి ఉంటుంది మేడం మీరు కొన్ని ఫ్లవర్స్ చెప్తే కొన్ని హా అవర్స్లో చేసేస్తాం మేడం లేదంటే ఒక రోజు అవుతుంది మేడం ఓకే మేడం ఉన్నాయి మేడం ఇక్కడ చాలా చాలా ఫ్లవర్స్ ఉంటాయి మేడం ఇక్కడ మీరేరేమేమి కావాల మాకొక్కసారి ఆర్డర్ చెప్తే మేము అన్ని తీ తెచ్చి పెడతాం మేడం ఏం ప్లాంట్స్ మేడం ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి మేడం మేడం మా దగ్గర ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి మేడం ఫ్రూట్ ప్లాంట్స్ మేము బయట నుండి తెప్పిస్తాం మీ మీకోసం అ అంటే మేడం మా దగ్గర ఫ్లవర్స్ ప్లాంట్స్ ఎక్కువ పోతాయి మేడం ఫ్రూట్స్ ఎవరు ఎక్కువ కొనరని చెప్పి ఉంటాయి మేడం కానీ ప్రొమోగ్రానైట్ లాంటివి లేదు తెప్పిస్తాం మేడం మీకు ఏమేమి కావాలో అన్నీ ఒక్కసారి చెప్తే అన్ని బ బయటి నుండి తెప్పిస్తాం మీకోసం ఒక హాఫ్ డే అవుతుంది మేడం ఓకే మేడం మేము ఓకే మేడం రేపు ఆఫ్టర్నూన్ వరకు తీసుకొస్తాం మేడం ఇది ఫస్ట్ ఆర్డర్ కాబట్టి డెలివరీ ఛార్జెస్ కూడా ఉండవు మేడం మీరు ప్లాంట్ నేమ్స్ చెప్పండి మేడం ఉన్నాయి మేడం ఓకే మేడం మీకు ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఫ్రీ డెలివరీ ఉంటుంది మేడం మీరు ఒక్కసారి నాకు ఈ నంబర్కి మీ అడ్రెస్ పెట్టండి మేడం ఇంకా మీకేమేమి కావాలి ఒకసారి ఆర్డర్ కూడా లిస్ట్ పెట్టండి మేడం హ మేడం మేడం ఒక్కసారి నేను మీరు లిస్ట్ పెడితే అవన్నీ క్యాాలక్యులేట్ చేసి నేను ఒక్కసారి మీకు మళ్ళీ కాల్ అన్నా మెసేజ్ అన్నా చేస్తాను మేడం యా మేడం ఓకే మేడం ఒకసారి ఆర్డర్ పెట్టిసేయండి మీరు థ్యాంక్ యూ మ్యామ్